నమస్తే సార్ చెప్పండి నేను కాలేజ్ స్టూడెంట్ని మాట్లాడుతున్నాను మాకు మాకు ప్రాజెక్ట్ నుంచి ఒక వన్ మంత్ అద్దెకి కావాలండి ఓకే అండి దీనికేమైనా అఫ్ పాయింట్స్ ఉన్నాయండి ఏమైనా ప్రూఫ్స్ కావాలాండి ఆ లైసెన్స్ అది కావాలాండి జిరాక్సా అండి ఎప్పడిదాకా పెడతారు మీరు ఇంకేమైనా ప్రసెస్ ఏమైనా ఉన్నాయా సార్ ఓకే సార్ రేపు రేపు ఈవినింగ్ దాకా వచ్చేస్తాం సార్ మేము ఓకే సార్ ఇంకేమైనా మా వాళ్ళని అడిగితే మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను థాంక్యూ సార్